హలో పవిత్ర హోటల్స్ వాళ్ళేనా సప్లై అబ్బాయి కదా సప్లై వాళ్ళే కదా మాట్లాడేది

ఆ కాదు మేడం ఈ వాటర్లో బాగా కెమికల్ కెమికల్ బాగా వేస్తున్నారా వాటర్ టేస్ట్ అనేది ఏంది ఇట్ల ఇంత డిఫరెంట్గా వస్తున్నాయి నాకు మస్తు డిఫరెన్స్ ఉన్నాయి తెలుసా ఇప్పుడు టెన్ డే ఈ మాకు మేము డే బై డే తీసుకుంటాం క్యాన్ ఇప్పుడు ఇది థర్డ్ ఇప్పుడు ఇవ్వాళ తీసుకొచ్చేసిన క్యాన్ థర్డ్ క్యాన్ ఈ త్రీ క్యాన్ నుండి అంతే త్రీ టుస్ ఆర్ సిక్స్ డేస్ నుంచి వన్ వీక్ నుండి వాటర్ అనేవి కెమికల్స్ ఉంది మీరు తాగి చూడట్లేదా డిఫరెన్స్ ఎందుకిట్ల వస్తుంది అని ఆమ్ అదే కాని ఒక కనిసం మీ ఓనర్స్కి అన్నా చెప్పండి కదా లేకపోతే ఎందుకు ఇట్ల ఇట్ల వస్తే మళ్ళీ కస్టమర్స్ అనేటివి పోతారు కదా ఇట్ల బాగా డిఫరెన్స్ వస్తే బాగా డిఫరెన్స్ వస్తుంది ఆయిల్ నుండి హెల్త్ మన ఇష్యూస్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్ కదా హెల్త్ ఇష్యూస్ ఎమన్న వస్తే లి ఏం ఎక్కువ రావట్లేదు కాని కెమికల్ లాగా బాగా మస్తు స్లైట్ డిఫెరెన్సు వస్తుంది మస్తుగా ఓల్డ్ వాటర్ లాగ లేనే లేవు ఈ వాటర్ మీరు మీ ఓనర్ సార్ తోని సార్ మాట్లాడండి మాట్లాడి మంచి వాటర్ నేను ఈ త్రీ క్యాన్స్కి మాత్రం మేము టు త్రీ వాటర్ అట్లా టేస్ట్ చేసి పక్కన పెట్టిన సారి సెకండ్ క్యాన్ చూద్దాం అనుకున్న సెకండ్ క్యాన్ అట్లానే ఉంది ఇప్పుడు థర్డ్ క్యాన్ థర్డ్ క్యాన్ అట్లానే ఉంది నేను ఈ త్రీ క్యాన్స్కి మాత్రం అమౌంట్ అనేది పే చెయ్యను మీకు మీ ఓనర్కి చెప్పండి మీ ఓనర్ ఏం అన్నా ప్రాబ్లమ్ పెడితే నా తోని కాల్ మాట్లాడండి ప్రతి క్యాన్ది ఫోటో పెట్టిన వీడియోస్ పెట్టుకున్నాను నా దగ్గర తాగుతున్నట్టుగా డిఫరెన్స్ వస్తున్నట్టుగా ఆ వాటర్ అనేది ఒకొక్కర్ది ఒకొక్క బాటిల్లో నింపి పెట్టాం మూడు సేమ్ టేస్ట్ ఉంది కావాలంటే అవి కూడా నేను పట్టుకొని వస్తా సరే అండి ఒకే ఓకే అండి సరే సరే ఒకే ఓకే అండి ఓకే